హలో వెల్కమ్ సార్ వెల్కమ్ సార్ వెల్కమ్ లోపలికి రండి సార్ మీకు ఫుల్ బాడీ మసాజ్ చేయాలా లేకపోతే హెడ్ మసాజ్ చేయాలా లేకపోతే కటింగ్ షేవింగ్ అంటే పూర్తిగా చేయాలా హెడ్ మసాజ్ హెడ్ మసాజ్కి సెవెన్ హండ్రెడ్ అవుతుంది సార్ ఫుల్ బాడీ మసాజ్ అంటే టూ థౌజండ్ దగ్గర అవుతుంది సార్ ఫేషియల్ కూడా చేస్తాం సార్ అంటే దానికి తనీగా ఆయిల్ వాషింగ్ కూడా చేస్తాం సార్ మీకు ఏం ఏం కావాలో అన్ని ఫెసి ఫెసిలిటీస్ ఇక్కడే ఉంటాయి సార్ అంటే ఫుల్ బాడీ మసాజ్కి టూ థౌజండ్ అవుతుంది మళ్ళీ ఆయిల్ మసాజ్ అదంతా కొంచం అదర్ ఛార్జ్ అవుతుంది సార్ సార్ ఫేషియల్కి ఫోర్ హండ్రెడ్ సార్ బాడీ ఆయిల్ మసాజ్కి టూ థౌజండ్ దగ్గర అవుతుంది సార్ అంటే హెడ్ఏక్ అదంతా అవి చేయడానికి త్రీ హండ్రెడ్ అవుతుంది సార్ కటింగ్ అండ్ షేవింగ్కి దీనికి ఫోర్ హండ్రెడ్ అవుతుంది సార్ మీకు హెయిర్ కలర్ చెయాలా అవంతా చెయ్యల్లంటే ఇంకా కొంచం ఎక్కువ అవుతాయి సార్ మీకేమేం కావాలో అన్ని ఫెసిలిటీస్ మా దగ్గరే దొరుకుతాయి సార్ అంటే మీరిప్పుడే వస్తారా సార్ ఇప్పుడు ఫ్రీగానే ఉన్నారు మీకు వీలయితే ఇప్పుడు రండి సార్ ఇప్పుడు ఎవరూ లేరు షాప్లో అవునా సార్ అంటే మీరేం చేసుకుంటారు సార్ ఇప్పుడు ఓకే సార్ సెవన్ హండ్రెడ్ దగ్గర అవుతుంది సార్